వంటకాలు విషయానికి వస్తే చాలా బాగా వండుతాను వంటలో ఏదైనా రుచి కొంచెం తగ్గ పెరగాలి ఇంకొంచెం రుచిగా ఉండాలి అన్నప్పుడు ఏదైనా పులుసుల విషయానికి వస్తే దాంట్లో నువ్వుల పొడి యాడ్ చేయడం అది తిక్నెస్ పెరుగుతుంది కొంచెం బెల్లం పులుసు పులుపును తగ్గించి టేస్టును పెంచుతుంది అట్లాంటివి వాడడం ఇంకా మసాలాలు మసాలాల విషయానికొస్తే మసాలాలు ఎక్కువ ఘాటుగా ఉన్నవి కాకుండా లైటుగా లైటున్న మసాలాలు వాడడం వళ్ళ కొంచెం కారం స్పైసీనెస్ని తగ్గించడం వాట్లల్లో గ్రేవీ ఎక్కువ రావాలన్నపుడు ఆనియన్ పేస్టు యూజ్ చేయడము ఆనియన్ టొమాటో పేస్ట్ యూజ్ చేయడము రైసు పొడి పొడి ఉండాలంటే రైసు ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ రైస్కి పెట్టే వాటర్లోనే కొంచెం ఆయిల్ వేయడము కర్రీస్ టేస్టీగా ఉండాలంటే ఉడుకుతున్న రైస్లో కొంచెం ఉప్పును యాడ్ చేయచ్చు ఈ ఇట్లాంటివి ఆ కొంచెం మరీ ఫ్రైలు తినలేకపోతున్నాము అని అన్నప్పుడు కొంచెం సొరకాయ చిక్కుడు కాయ ఇట్లాంటి వాట్లల్లో కొంత వరకి పాలని యాడ్ చేసి కొబ్బరి పొడినేయడం ఇట్లాంటి వాటి వల్ల వంటకాలు టేస్ట్ పెరుగుతుంది చాలా బాగా తినడానికి ఉపయోగపడతాయి ఎక్కువ వరకైతే హై ఫ్లేమ్లో పెట్టి వండకుండా ఏ వంటకంని కానీ కొంచెం సిమ్లో పెట్టి ఉడికించి తరువాత దానికి వాటర్ క్వాంటిటీ వెళ్ళాలి అన్నప్పుడు వాటర్ లాగా ఉండద్దు అన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి ఇట్లాంటి చిట్కాలు పాటించడం ద్వారా వంటను మరింత రుచిగా చేసుకోవచ్చు